హలో హలో చెప్పండి హలో చెప్పండి మీరు కాల్ చేశారు కదా ఓకే చెప్పండి మీకు ఎలాంటి సైజు కావాలి ఎంతలో కావాలి చెప్పండి ఆహా అంటే ఫిఫ్టీ కే జీస్ ఓకే ఫిఫ్టీ కే జీస్ రైస్ వచ్చేలాగా ఒక పెద్ద గంజులు కావాలా ఓకే అండి ఓకే ప్రైసెస్ వచ్చేసి మా దగ్గర మీకు ఎన్ని సెట్స్ కావాలి ఒక సెట్ లేకపోతే టూ త్రీ సెట్సా టూ సెట్స్ కావాలా ఓకే అండి ప్రైస్ టూ సెట్స్కి ప్రైస్ వచ్చేసి ట్వంటీ కే అవునండి అవునండి అంటే ఇవి రెంటుకే మీకు ఏ డేట్ కావాలండి ఏ డేట్న అంటే ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర లేవు మీరు ఏ డేటో చెప్తే మేము మీకు ఆ డేట్ వరకు మేము మళ్ళీ ఆర్డర్ చేసి మీకు ఇప్పిస్తామండి ఓకే అండి మే ఫిఫ్త్ వరకు ఓకే అండి మే ఫిఫ్త్ వరకు కావాలా మీరు మ్యారేజ్ అంటున్నారు కాబట్టి మేము కావాలంటే మీకు కొంచెం ప్రైస్ తగ్గిస్తాను ఒక టెన్ కే ఓకేనా టెన్ కే వరకు ఇస్తానండి అంతే దాని కంటే తగ్గింపు ఉండదిగా క్వాలిటీ బాగుంటుందండి అదే మీకు ఒక ఫిఫ్టీ కే జీస్ రైస్ వచ్చే అంత క్వాంటిటీ అయితే ఓకే కదా అంత పెద్ద సైజు ఓకే అండి ఆ సైజ్ ఓకే అంటే మీకు టూ సెట్స్ కావాలా ఒకటి రైస్కి ఒకటి కర్రీకా ఓకే అండి రైస్కి ఒక ఫిఫ్టీ కే జీస్ రైస్ వచ్చేలాగా కర్రీ అయితే ఒక ట్వంటీ కే జీస్ అన్నారు కదా అయితే ఇప్పుడు రైస్ గంజుకి వచ్చేసి ఒక ఫైవ్ కే తీసుకుంటామండి కర్రీ కర్రీ కర్రీ దానికి అయితే ఒక త్రీ కే అండి ఓకేనా ఓకే మే ఫిఫ్త్లో కావాలా ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ తీసుకోండి మే ఫిఫ్త్ రోజు కావాలి పేమెంట్ అయితే చేయాలి అదే రోజు సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రైస్ గంజుకి సెవెన్ థౌజండ్ కర్రీ గంజు త్రీ థౌజండ్ గంజు కర్రీ గంజుకి ఓకేనా ఆ ఓకే అండి అదే మే ఫోర్త్కా అండి మీరు ఆ లోపు మేము రెడీ చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఓకే అండి